హలో టాక్సీ డ్రైవర్ రేపు నాకు టాక్సీ అవసరం ఉంది ఉదయం కావాలి రేపు ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాలకు మీరు నా వద్దకు రాగలరా నేను ఎక్కడ ఉంటానో మీకు చెప్తాను అక్కడికి సమయానికి వచ్చి నన్ను మీరు తీసుకు వెళ్ళగలరా మీరు ఎక్కడ ఉంటారు మీరు నా వద్దకు ఎన్ రావడానికి ఎంత టైం పడుతుంది నేను ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాలకు బస్ కాంప్లెక్స్ దగ్గర నిలబడి ఉంటాను మీరు కాంప్లెక్స్ దగ్గర రావడానికి మీకు ఎంత సమయం పడుతుంది ముప్పై నిమిషాలా నన్ను కాంప్లెక్స్ దగ్గర నుండి రైల్వే స్టేషన్కు సమయానికి తీసుకు వెళ్తారా ఎంత టైం పడుతుంది పది నిమిషాలలో నన్ను తీసుకు వెళ్ళగలరా రైల్వే స్టేషన్కి వెళ్ళాక నేను హైదరాబాద్ వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర మా అన్నయను కలిసి రావడానికి కొంచెం సమయం పడుతుంది అప్పడు వరకు మీరు నాకోసం రైల్వే స్టేషన్ దగ్గర వేచి ఉండగలరా మళ్ళీ నన్ను బస్ కాంప్లెక్స్ దగ్గరికి తీసుకురాగలరా ఆ సమయానికి మీకు ఏదైనా పని ఉంటే మీ వేరే టాక్సీ డ్రైవర్ని నాకు ఏర్పాటు చేయగలరా మీ వివరాలు ఫోన్ నెంబరు ఇస్తే నేను రైల్వే స్టేషన్కి మళ్ళీ తిరిగి వచ్చే సమయం అప్పుడు మీకు ఫోన్ చేసి వేచి ఉంటాను మీరు కానీ లేకపోతే వేరే టాక్సీ డ్రైవర్ని నాకు ఏర్పాటు చేస్తారా నాకు సాయంత్రం ఐదు సమయం పడుతుంది అప్పటివరకు మీరు ఉండగలరా లేకపోతే డ్రైవర్ని నాకు ఏర్పాటు చేయగలరా మీరు నాకు సహాయం చేయగలని అనుకుంటున్నాను నా వివరాలు నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను మీరు నాకు డ్రైవర్ని పెట్టిన లేదంటే మీరన్నా వచ్చినా నేను రైల్వే స్టేషన్ దగ్గర మీకోసం ఎదురుచూస్తాను పది నిమిషాలలో వస్తారా సరే అండి మీ సహాయాన్ని నేను అభినందిస్తున్నాను